దీనికి ఫస్ట్ నేను మొదటిగా ఏ ఆర్డర్ చేశానో ఆ ఆర్డర్ దాంట్లో వెళ్లి అక్కడ పార్ట్నర్కి కనెక్ట్ అవుతాను అండి హలో ఇది పార్ట్నర్ సర్వీసేనా అండి డెలివరీ పార్ట్నర్ సర్వీస్ నా నేను ఆర్డర్ చేసి చాలా సమయం అయ్యింది అండి అది అంటే థర్టీ మినిట్స్ పైన అయింది నా ఆర్డర్ ఇంకా రాలేదు దీన్ని ఆలస్యం ఏమన్నా తెలుసుకోవచ్చా ఎంత సేపు ఇంకా ఎంత సేపు ఇంక ఎంత సమయం పడుతుంది అండి ప్లీజ్ తొందరగా పంపించండి మీ ఆర్డర్